నమస్కారం అండి నేను నేను ఒక యాత్రికుడిని అండి అంటే కొన్ని ప్రసిద్ధి అయినటువంటి ప్రదేశాలు తిరుగుతు ఉంటాను అండి చూస్తు ఉంటాను ఇప్పుడు మీ ఊరు మీ ఊరికి వచ్చాను అండి అంటే ఇప్పుడు ప్రసిద్ధి చెందినవి కాకుండా ఊ మీ ఊళ్ళో చూడాల్సినవి అంటే ఒకసారి అయిన కంపల్సరి చూడాల్సినవి ప్రదేశాలు నేను చూడాలి అనుకుంటున్నాను అండి అవి ఏమన్న ఉన్నాయా అండి కొద్దిగా చెప్పగలరా

అంటే చెప్పండి అవునండి ఓకే అంటే అందరికి తెలియకపోయిన కాకపోతే అందరికి తెలియకపోయిన కానీ చూడాల్సింది అదే అంటే అదే అర్థమైంది అండి అంత ప్రసిద్ధి చెందింది అదే అదే అంటే అందరికి కాకుండా కొంతమందికి చూడాల్సింది ప్రదేశం అని తెలిసి వస్తారు అంటారు అవునవును అవును అదే అండి అదే అండి అదే అండి

అది ఎక్కడ అది ఎక్కడ ఉంది అంటారు ఓ సరే అండి సరే అదే అండి అదే అయితే అయితే వెళ్ళాలి అండి చూస్ చూడాలి అది చూస్తాను సరే అండి ఆయ్ అదే అండి అదే అండి అదే అదే చూడాల్సింది అండి అయితే చూస్తాను ఇంకా ఏమన్న ఉన్నాయా అండి మీకు తెలిసిన ప్రదే ఓకే అండి

సరే అండి సరే అండి అదే చూస్తాను అండి నా పేరు జయంత్ అండి కే జయంత్ అదే అండి అదే అండి అంటే నేను అదే తిరుగుతు ప్రదేశాలు అవి చూస్తు ఉంటాను అండి వెళ్తాను అండి మీరు చెప్పారు కదండి ఇప్పుడు కంపల్సరీ వెళ్తాను అంటే దీన్ని చూద్దాం అని ఇంకా అడిగాను అండి ఇప్పుడు మీరు చెప్పిన అన్నింటికి వెళ్ళి చూసి తిరుగుతాను అండి సరే అండి